కోనసీమ జిల్లాలో అనేక ప్రభావవంతమైన స్వయం సేవక సంఘాలు మరియు సామాజిక వ్యవస్థలు ఉన్నాయి వీటిలో కొన్ని చిక్కాల ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ వ్యవసాయం విద్య ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక అభివృద్ధిలో అనేక ప్రాజెక్టులను నిర్వహిస్తుంది చింతా సుబ్బారాయుడు ఛారిటబుల్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ పేదలకు ఆర్ధిక సహాయం విద్య మరియు ఆరోగ్యం సంరక్షణను అందిస్తుంది విగ్నేశన ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ ఆకలి నిరాశ్రయత మరియు వైకల్యంతో బాధపడుతున్న వారికి సహాయం చేస్తుంది ఈ సంస్థలు మరియు వ్యవస్థలు వివిధ రకాల అవసరాలకు ఆదుకుంటాయి వారు పేదలకు ఆర్ధిక సాయం అందిస్తారు విద్య మరియు ఆరోగ్య ఆరోగ్య సంరక్షణను అందిస్తారు సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులను నిర్వహిస్తారు నిరాశ్రయత ఆకలి మరియు వైకల్యంతో బాధపడుతున్నవారికి సహాయం చేస్తారు ఈ సంస్థలు మరియు వ్యవస్థలు సమాజంలో సానుకూలమైన ప్రభావాన్ని చూపుతున్నాయి వారు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తారు సమాజంలో సమానత్వం మరియు సాధారణత్వమును ప్రోత్సహిస్తారు పేదలకు మరియు అవసరమైన వారికి సహాయం చేస్తారు కోనసీమ జిల్లాలో కొన్ని వృద్ధాశ్రమాలు పిల్లల సంరక్షణ మరియు దత్తత గృహాలు ఉన్నాయి ఈ సంస్థలు పేదలు ఆనాధలు మరియు వికలాంగులకు ఆశ్రయం మరియు సంరక్షణను అందిస్తాయి అధిక సంఖ్యలో పెరుగుతూ ఉన్న నిరాశ్రయ కుటుంబాలను కూడా జిల్లాలలో చూస్తున్నారు ఈ కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాయి మరియు వారి ప్రాధమిక అవసరాలను తీర్చడంలో ఇబ్బంది పడుతున్నాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థలు కలిసి పని చేయాలి వారు నిరాశ్రయతను తగ్గించడానికి మరియు అన్ని ప్ర ప్రజలకు సమాన అవకాశాలను అందించడానికి చర్యలు తీసుకోవాలి